హలో హలో సుమాంజలి షాపింగా అండి మా ఇట్లా మా బ్రో మ్యారేజ్ ఉందండి వద్దామనుకుంటున్నాం ట్వంటీ ఫోర్త్కు ఉండండి మాకు మాకు మొత్తం ఆల్ ఐటమ్స్ ఉంటాయి కదండీ పెళ్ళికి సంబంధించి కాని హల్ది మంగళ స్నానాలు ఫ్యామిలీ కమ్ కిడ్స్ వేర్ వెడ్డింగ్ వేర్ మంగళ స్నానంకి ఆల్ ఫ్యామిలీకి ఉంటాయా

ఓకే అండి ఇంకేదైనా ఆఫర్స్ ఉన్నాయండి ఉన్నాయండి ఫ్యామిలీ మొత్తం మాకు మా బ్రదర్ది కాబట్టి మా ఫ్యామిలీ అందరికీ కావాలి

ఓకే అండి ఓకే అండి ఓకే ఇప్పుడు టైమింగ్స్ ఏంటండీ అసలు ఒక సారి టైమింగ్స్ చెప్పారా

ఓకే అండి ఓకే అండి ఓకే అండి వస్తాం